మౌంటెన్ బైకింగ్ కోసం మ్యాపింగ్ మరియు నావిగే నావిగేషన్ చాలా కీలకమైనవి ట్రైల్స్ క్లియర్గా ట్రైల్స్ క్లియర్గా ఉండవు ఫోన్ సిగ్నల్ ఉండకపోవచ్చు అందుకే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి దానికి చాల బెస్ట్ యాప్స్ ఉన్నాయి అవి ఏంటంటే కమూట్ ఇంకా ట్రైల్ ఫ్రాక్స్ ఇంకా ఆల్ ట్రైల్స్ ఇంకా గియా జీపిఎస్ ఇటువంటి యాప్స్ను వినియోగించి మార్గాన్ని సేవ్ చేసుకొని ఆఫ్లైన్ మోడ్లో వినియోగించండి వినియోగించవచ్చు వాడే సమయంలో టిప్స్ బ్యాటరీ సేవ్ జీపీఎస్ వాడుతుంటే బ్యాటరీ తక్కువ అవుతుంది త్వరగా అయిపోతుంది దానికోసం పవర్ బ్యాంకులు మెయింటైన్ చేసుకోండి ఆఫ్ అండ్ మ్యాప్స్ అంటే నరు నిరంతరం మొబైల్ ఫోన్ పైనే ఆధారపడకుండా ఆఫ్లైన్ మ్యాప్ని కూడా మెయింటైన్ చేయడం మంచిది జీపిఎస్ ట్రాకింగ్ అండ్ ఆన్ చేయండి మీ లొకేషన్ రికార్డ్ కావడానికి మిమ్మ ఎ మీరు ఎక్కడైనా తప్పిపోతే మీకి మిమ్మల్ని కాపాడే వాళ్ళకి త్వరగా తెలిసు తెలిసే ఛాన్స్ ఉంటుంది